చెప్పండమ్మా అవును మేడం సోనా మసూరి కావాలా కలిపిన మసూరి కావాలా సావాలా ఫైవ్ కెజిసా కేజీ యాభై కేజీ యాభై రూపాయలు వస్తుందమ్మా ఫైవ్ కేజీస్ వచ్చి మీకు ఐదైదుల ఇరవై ఐదు రెండు వందల రూపాయలౌతుందమ్మా రెండు వందల యాభై రూపాయలు అవుతాయ్ జనరల్గా అయితే మేము ఎవరికి చేయలేదు డెలివరీ మేము ప్రస్తుతానికైతే చేయలేదు మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వచ్చి ఇచ్చి పోతాం వచ్చి ఫైవ్ కెజిస్కి దీన్నితీసుకోవాలమ్మా ఎక్కువే తీసుకుంటాం ఫైవ్ కేజీస్ కాబట్టి పెద్ద వెయిట్ ఉండదు కాబట్టి మీకు మేము ఏదో సింపుల్గా పంపించేస్తాం చెప్పండమ్మా సిక్స్ పాకెట్సా అంటే ఎన్ని కేజీ చెప్పారు మీరు ప్యాకెట్ వచ్చి యాభై కేజీలుంటాయి ఇరవై కేజీలు ఉంటాయి యాభై కేజీలు ఇంకా సిక్స్ ప్యాకెట్స్ అంటే డబ్బులు ఎంత ఉండాలి ఇప్పుడు ఇప్పుడు కేజీ యాభై రూపాయలంటే ఐదైదులు ఇరవైఐదు రెండు వేల రెండు వేల ఐదొందలు అవుతాయి యాభై కేజీ ఒక్క ప్యాకెట్కు ఒక యాభై కేజీల బస్తాకు రండువేల ఐదొందలు డబ్బులు అవుతాయి అట్లా మీరు ఎన్ని కేజీ ఎన్నిచెప్పారు ప్యాకెట్లు ఆరైదుల ముప్పై ఇరవై ఐదు రెండు వేల ఐదొందలు రెండు వేల ఐదు వేలు అ మొత్తం పదిహేను పదహైదు వేలు అవుతుందమ్మా పదిహేను వేలు అవుతుంది సరే అమ్మా

ఓక్కు విలేస్ మరి ఈ ప్రకారంగాంటే కొంచం లగేజ్ అవుతుంది డబ్బు ఖర్చవుతాయమ్మా ఐదు ప్యాకెట్లు అన్నారు లాస్ట్కి మీరు ఆటో కుడా మాట్లాడాలంటే సరేనమ్మా ఓకే ఓకే